సిటీ స్కూలు విజయనగరం స్కూలేనా ఫ్రిన్సిఫలేనా మా అబ్బాయి మా ఇద్దరబ్బాయిలున్నారు సార్ ఎల్కేజీ యుకేజీ చదవుతున్నారు ప్రెజెంటు మీ స్కూల్లో జాయిన్ చేద్దామనుకుంటున్నా ఫీస్ ఫీస్ ఎలా ఉంటుంది ఫీస్ ఇయర్లీ ఫీస్ ఎంత ఓకే మరంతలో అంతేనా ఇంక తగ్గించర ఏమైనా డిస్కౌంట్

ఓకే సార్ అడ్మిషన్ ఫీ ఎల్కేజీ కా ఓకే మాది ఇక్కడ ఏరియా సార్ విజయనగరం నుంచి ఒక ఫిఫ్టీన్ కేఎం ఉంటుంది బస్సు ఫీస్ ఎంత సిక్స్ మంత్స్కి సిక్స్ మంత్స్కి సార్

ఉన్న మీ స్కూల్లో ఉన్న ఫాకల్టీ డిగ్రీ అనేది

స్కూల్ ఏసీ ఆ నాన్ ఏసీ ఆ స్కూల్ అదే ఏసీ ఆ నాన్ ఏసీ ఆ అలా ఉంటయి కదా అలా ఏమైనా సీబీఎస్ఈ సార్ సీబీఎస్ఈ సిలబస్ కావలి సార్ ఒక టూ డేస్లో వస్తాం సార్ ఓకే థ్యాంక్ యూ సార్